అనుకున్నాను మేడం మీరు చూసేవి ఏవయినా యూట్యూబ్ ఛానల్లో లేదా టీవీ ప్రోగ్రాంలో స్థానిక భాషలు ఉన్నాయా ఎస్ ఉన్నాయి మీరు రెగ్యులర్గా చూసే టీవీ ఛానెల్స్ లేదా టీవీ ప్రోగ్రామ్స్ జబర్దస్త్ బిగ్ బాస్ తర్వాతొచ్చేసి అప్పుడప్పుడు యూట్యూబ్లో సూర్య అండ్ షణ్ముఖ్ వాళ్ళ ఎపిసోడ్స్ తర్వాతా డీ డీ డ్యాన్స్ షో అండ్ పాడుతా తీయగా అనే ఒకప్పుడు ప్రోగ్రాం ఉండేది ఇప్పుడు సండే సండే ఈటీవీలో ప్రోగ్రాం వస్తుంది అవి చూస్తూ ఉంటాం అండ్ మోస్ట్లీ ఈటీవీ ప్లస్లో మాకచ్చేసి చాలా రకాల వినోద ప్రోగ్రామ్స్ అనేటివి వస్తూ ఉంటాయి అవి మా లాంగ్వేజ్లో ఉండటం మాకు చాలా సౌకర్యంగా ఉంటాయి వినడానికయిన చాలా ఎక్స్ప్రెసివ్గా అండర్స్టాండబుల్గా ఫన్నీగా స్ట్రెస్లో ఉండి రిలీఫ్ అవగలగం తర్వాత వేరే భాషలలో అంటే మాకు నచ్చే ప్రోగ్రామ్స్ కాఫీ విత్ కరన్ కపిల్ శర్మ షో అండ్ వచ్చేసి బాలీవుడ్లో బిగ్ బాస్ హిందీలో అండ్ హిందీలో కూడా కొన్ని డ్యాన్సెస్ ఇవంటే చాలా వరకూ ఇంట్రెస్ట్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు రిలీఫ్ను కలిగిస్తాయి సో